తెలుగు భాషా ఈ ప్రాంతంలో ఇతర భాషా అభివృద్ధి గణనీయంగా ప్రభావితం చేసింది తెలుగు ఒక సమృద్ధిగా ఉన్న సాహిత్య మరియు సాంస్కృతిలో దక్షిణ భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ప్రాచుర్యం పొంది దీనిని ప్రభావితం ఇతర భాషలపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది తెలుగు భాష తన శైలి పద కవిత గీతాలు మరియు రచనలు ఇతర దక్షిణ భారతీయ భాషలు అభివృద్ధికి ప్రేరణ ఇచ్చాయి ఉదాహరణకు తెలుగు సాహిత్య ప్రవర్తన కథలు రూప కల్పన మరియు పద కవితా శైలులు తమిళనాడు కన్నడ మలయాళం వంటి భాషల్లో మన పరిణామాన్ని దారితీస్తాయి తెలుగు సినిమాలు సంగీతం సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఈ భాషల అభివృద్ధికి ప్రభావితం చూపాయి అలాగే భాషల్లో ప్రాచీన వచనాలు శిల్పకళలు మరియు గ్రంథాలు వచనలు ఇతర భాష రచయితపై సానుకూల ప్రభావం చూపించాయి తెలుగు భాష సామాజిక సాంస్కృతిక వాణిజ్య రంగాలలో నేను మార్పుల అభివృద్ధిని దారి తీస్తాను